నాకు ఇష్టంగా ఇష్టమైన వంటకాలు ఒకటి పులిహోర చికెన్ పకోడీ ఫిష్ ఫ్రై ఈ మూడిటిలో కూడా ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే పులిహోర ఎందుకంటే మాకు ఫ్యామిలీ మొత్తం కూడా ఇష్టంగా తినే వంటకం ఏదైనా ఉందంటే అది పులిహోర మా ఇంట్లో మా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా బర్త్డేస్ అయినా సరే మేము ఎక్కువగా పులిహోరే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అందుకు నేను ఎక్కువగా పులిహోర చేయడానికి ఇష్టపడతాను ఎక్కువగా మా ఇంట్లో మినిమం రెండు వారాలకు ఒకసారి అయినా సరే పులిహోర చేసుకుంటూ ఉంటాము